నాకు నృత్యం అంటే చాలా ఇష్టం నేను అందుకనే నృత్య పోటీల్లో పాల్గొన్నాను అవి చాలా బాగున్నాయి ఆహ్లాదకరంగా అనిపించాయి నాకు పాల్గొనడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాను నేను సర్టిఫికెట్స్ కూడా సంపాదించుకున్నాను